హలో నమస్కారమండి నమస్కారమండి ఎవరు ఎవరు కావాలండి వా లోపలికి రండి వచ్చి కూర్చోండి నేను కూడా చాలా రోజులగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అనుకుంటున్నానండి వాటి గురించి నాకు వివరంగా చెప్పండి మా కుటుంబంలో నేను మా వారు ఇద్దరు పాపలు అలాగా అంటే ఇప్పుడు మా పిల్లలు పేరు ఉన్న పాలసీ ఎన్ని సంవత్సరాలు కట్టా కడుతూ ఉండాలి మేము పూర్తి ఆ ఇరువై సంవత్సరాల డబ్బును కట్టాలా అంటే ఆ అంటే పాలసీ పూర్తి అయిన తరువాత వెంటనే డబ్బులు ఇచ్చేస్తారాండి ఆ వడ్డీ ఎంత పడుతుంది అండి ఎంత వరకు ఇస్తారు సరే అండి నేను మా వారుతో మాట్లాడి తరువాత చెప్తానండి నెంబర్ ఇచ్చి వెళ్ళండి మీ ఫోన్ నెంబర్ సరే అలాగే సరే అండి ఓకే అండి థాంక్స్ అండి